చెప్పండమ్మా ఏం కావాలి ఉన్నాయమ్మా ఎంతవి కావలి కేజీవ టూ కేజీసా మ్మ్ హ ఉందమ్మా ఎంత వన్ కేజీఆ టూ కేజీసా వన్ కేజీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుందమ్మా హాఫ్ కేజీ వన్ సెవెంటీ అట్లా పడుతుంది అంటే ఇక్కడ ఫోమ్ అమ్మా ఇది ఇక్కడ కేక్స్ మేము చాక్లెట్ ఫ్లేవర్ కానీ ఏ ఫ్లేవర్ కానీ చాలా బాగా చేసి ఇస్తాము మాకు కస్టమర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎంత అంటే తక్కువ అంటే రాదు అది ఫిక్స్డ్ ప్రైజ్ అమ్మా అవన్నీ తీసుకోండి మేడం నేను వద్దంట్లేదు కానీ ఆ కేక్ ఫిక్స్డ్ రేట్ అంటే మీరు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అడుగుతున్నారు నార్మల్గా స్ట్రాబెరీ వెనీలా బటర్స్కాచ్ అంటే నార్మల్గా అదేం కాదు అది టూ ఫిఫ్టీ అంత ఉంటుంది కానీ మీరు అది చాక్లెట్ ఫ్లేవర్ అడుగుతున్నారు కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మేడం త్రీ ఫిఫ్టీ ఆ ఆహా అది వేరే అమ్మా అది వేరే ఇప్పుడు కేక్ మొదలమె కేక్ వన్ కేజీ చాక్లెట్ వచ్చి త్రీ ఫిఫ్టీ మీరు చెప్పే ఫోమ్ అవి సంథింగ్ ఉన్నాయి కదా క్యాండిల్స్లా అవన్నీ కూడా వేరే వాటికి వేరే అవుతాయి అంత బరువు ఆ నేమేమైనా రాయాలా లేకపోతే మీరు వచ్చినప్పుడే రా రాయాలా ఓకే మీ ఓకే అండి ఇప్పుడు వన్ కేజీయే కదా రేట్ మాత్రం మాత్రం ఫిక్స్డ్ అమ్మా ముందే చెప్తున్నా త్రీ ఫిఫ్టీ వన్ కేజీకి సరే అండి ఇంకేమన్నా కావాలా ఓకే అండి థ్యాంక్స్ సార్ మమ్మల్ని ఎంచుకున్నందుకు